వాటర్ సప్లైయరా అండి మాది ఇప్పుడు మేము కొత్తగా ఇక కూకట్పల్లిలో బ్రాంచ్ ఓపెన్ చేసినాం సార్ మా ఆఫీసు

ఓకే ఓకే కూకట్పల్లిలో మేము కొత్తగా ఆఫీస్ ఓపెన్ చేసినాం మా ఆఫీసులో కనీసం ట్వంటీ ఫైవ్ థర్టీ ఫైవ్ మెంబర్స్ ఎంప్లాయిస్ ఉంటుర్రు దాంతోపాటు మా కంపెనీకి వచ్చే కస్టమర్స్ వాళ్ళు అందరు కలిసి ఒక హండ్రెడ్ టు టూ హండ్రెడ్ మెంబర్స్ వరకు ఉంటున్నారు అనట్టు వాళ్ళకి డైలీ వాటర్ సప్లై ఇవ్వాలి మీరు ఎంత తీసుకుంటుర్రు ఎట్ల తీసుకుంటుర్రు పర్ క్యాన్ డైలీ నాకు టెన్ టు ఫిఫ్టీన్ క్యాన్స్ పడతాయి అండి

ఓకే ఓకే అయితే నాకు డైలీ నాకు ట్వంటీ మినిమమ్ ఒక ట్వంటీ క్యాన్స్ పట్టే అవకాశం ఉంది అట్లా అందులో మాకు ఏమన్నా కన్ఫ్యూజన్ రాదా ఎక్కువ వాడుతున్నాం కదా ఇప్పుడు ఎంత దూరం ఉన్నది మీకు కూకట్పల్లిలో ఉన్న మా బ్రాంచ్కి

అంటే అండి ఇప్పుడు మేము కు బ్రాంచ్ కొత్తగా ఓపెన్ చేసినాం అండి ఇప్పుడు బ్రాంచ్ కొత్తగా ఓపెన్ చేసినాం కాబట్టి కస్టమర్లు ఉన్నారు అయితే రాను రాను మాకు కూడా కస్టమర్ పెరిగినారు అనుకో ఫిఫ్టీ టు సిక్స్టీ క్యాన్స్ కూడా పట్టే అవకాశం ఉంది అందుకోసం అని మీకు ముందు కాంటాక్ట్ చేసినాం మీరు మంచి మాకు మంచి రేట్ చెప్తే మీకు మేము మీతో కం మీ బిజినెస్ కంటిన్యూ చేస్తాం అట్లా అందుకని మీకు కాల్ చేస్తున్న నేను డైలీ మరి డైలీ కాకుండా మేము ఓకే మాకు ఇబ్బంది ఏమి లేదు మాకు ట్వంటీ క్యాన్స్ ఖచ్చితంగా మాకు మార్నింగ్ మాకు మార్నింగ్ ఆఫీస్ తెరిచే లోపు పడితే మాకు మార్నింగ్ ఉండేటట్టు చేయాలి మాకు క్యాన్లో వాటర్ క్యాన్ ట్వంటీ క్యాన్లు మాకు వాటర్ రెడీగా ఉండాలి నైన్ వరకు

సరే సరే అండి సరే మరి మీరు వచ్చి మా మా ఆఫీస్కి వచ్చి మీరు ఒకసారి మీరు కలిసి మాకు మమ్ముల్ని కలిసి వెళ్ళండి అంటే మీఏ మా ఆఫీస్ టైమింగ్స్ మీకు చెప్తాము చెప్తే మీరు ఆ దాంట్లో ఆ టైమింగ్స్ ఫాలో కాండి దాంతో పాటు మాకు మధ్య మరల ఏమన్నా ఎక్స్ట్రా అవర్స్ ఉంటే కూడా మీరు మాకు సప్లయ్ చేయాలి మరి తర్వాత మరల మాకు చెప్పలేదు అని అనవద్దు అన్నట్టు ఓకేనా అండి ఓకే ఓకే మీరు ఒకరు వచ్చిన మమ్మల్ని కలవండి కలిస్తే మీకు మాకు మా అడ్రస్ మీకు పూర్తి డీటెయిల్స్ చెప్తాం చెప్పిన తర్వాత మనం ఓకే చేసుకుందాం